హలో హలో ఎవరండి మాట్లాడేది ఓకే నా నా నేేమ్ మాధురి అండి కాల్ చేశారు హలో విన్పపిస్తోంది చెప్పండి ఓకే అండి అంటే మీకేంత బడ్జెట్లో టీవీ కొనుక్కుందామనుకుంటున్నారండి ఓకే అండి ఏ బ్రాండ్ అయితే మీరు బెటర్ అని ఫీల్ అవుతున్నారు అదే అదేలే అండి మా దగ్గర అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయండి సాంసంగ్ ఉంది హైయర్ ఉంది ఎల్జీ ఉంది ఇంకా తర్వాత చాలానే బ్రాండ్స్ ఉన్నాయి ఒకసారి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం అండి అండ్ టెన్ పిఎం వరకు కూడా ఉంటుంది కానీ ఆ టైంలో కొంచెం వర్కర్స్ తక్కువ ఉంటారు మీరు ఎన్ని ఇంచెస్ టీవీ అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు ఓకే టీవీ ఒక్కటేనా లేదంటే ఇంకా టీవీతో పాటు ఏమైనా హోమ్ థియేటర్ అట్లాంటివి ఏమైనా ఇంకా కొందామనుకుంటున్నారా ఎందుకంటే మా దగ్గర హోమ్ థియటర్కి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి సమ్మర్ సీజన్ కదా ఏసీకి కూడా కొంచెం మంచిగా ఆఫర్స్ ఉన్నాయండి కూలర్స్ అండ్ ఏసీస్ కూడా ఒకసారి మా ఎలక్ట్రానిక్స్ని విజిట్ చేయండి మీకు అర్థంమవుతుంది మీరు ఎప్పుడొస్తారు మేం తెలుసుకోవచ్చా అండి ఓకే అండి ఈ వీక్లో వస్తారా మీరు స్టోర్కి వచ్చి మాకు కాల్ చేయండి ఓకే అండి మీ పేరు మీ పేరు ఏదో అన్నారు నేను మర్చిపోయాను సరే అండి థాంక్ యూ అండి